టెక్నాలజీని ఉపయోగించడంలో జనాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటంటే వాళ్ళకి సరి అయిన అవగాహన ఉండడం లేదు మరియు ఆ టెక్నాలజీ యొక్క మ్యాన్యువల్స్ని కూడా వాళ్ళు చదవడం లేదు కాబట్టి ప్రతీ ఒక్కరూ ఈ టెక్నాలజీ ఒక్క మాన్యువల్స్ని చదవడం వల్ల యూట్యూబ్లో వీడియోలు వినడం వల్ల వాటిని ఒక్కసారి రెండుకి ఒకటికి రెండుసార్లు వాటిని ఉపయోగించి తెలుసుకోవడం వల్ల టెక్నాలజీని సులువుగా ప్రతీ ఒక్కరూ ఉపయోగించవచ్చును కాబట్టి నేను చేసే పరిష్కారం నేను చూపే పరిష్కారం ఏమిటి అంటే అందరూ కూడా ఆ టెక్నాలజీ గురించి సరైన అవగాహనతో ఎలా ఉపయోగించాలి ఏ విధంగా ఉపయోగించకోకూడదు ఏ విధంగా వాటి వల్ల మనము ప్రమాదాల్లో పడతాము అన్న ప్రతీ విషయాన్ని కూడా మ్యాన్యువల్సు లేదా వీ ఇతర సామాజిక మాధ్యమాలు యూట్యూబ్ ట్విట్టర్ ఇలాంటి వాటి వ్యాట్సప్ ఇలాంటి వాటి వల్ల వాళ్ళు తెలుసుకొని వాటి ప్రతీ టెక్నాలజీ యొక్క సదుద్దేశాన్ని దాని యొక్క లాభాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను అండ్ అలాగే ఈ టెక్నాలజీ వల్ల హ్యాకర్లు కూడా ఎక్కువవుతున్నారు ఈ హ్యాకెర్స్ భారీ నుండి వాళ్ళని ప్రతీ ఒక్కరూ వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలి దానికై ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తున్న వాళ్ళందరూ కూడా హ్యాకర్స్కి ఆస్కారం లేకుండా ఈ టెక్నాలజీని సరైన పద్ధతిలో అందరికీ అందించాలని నేను చేసే పరిష్కారం చెప్పే పరిష్కారం కూడాను